వంటశైలిలో భాగంగా ప్రత్యేకమైన వంటలు అంటే మాంసాహారాల్లో తర్వాత పన్నీర్ కర్రీ మీల్ మేకర్సు ఇలా కొత్త కొత్త వంటలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా వాటిలో మసాలా దినుసులు వాడతాము అవి ఎక్కువ మొత్తంలో ఏద్ యూజ్ చేయాలంటే కొబ్బరి కొబ్బరి వాడతాము మసాలా దినుసులు వాడతాము చక్కర అనేది ఏమన్నా పిల్లలకి తీప్ పదార్థం తీపి పదార్థాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము వాటిలో ఇది ఒకటి పాయసము తలాలత కేసరి ఇలాంటి చేయడంలో చక్కెర ఉపయోగిస్తాము చక్కెర పొంగలి అంటాం కదా అట్లాంటి వాటిల్లో చక్కెర వినియోగ చక్కెరను వినియోగిస్తాము కొబ్బరి కొబ్బరితో కొబ్బరి కూడా ప్రత్యేకమైన వంటల కంటే కొబ్బరి కూర బాగా చేస్తాము కొబ్బరి కూరలో కొబ్బరిని ఏ మాత్రమే ఉపయోగిస్తాము దాని వల్ల అది కొబ్బరి ఎక్కువ యూజ్ చెయ్య ఉపయోగపడుద్ది మసాలా దినుసులు మసాలా దినుసులు అంటే లవంగాలు యాలకులు ఇలా అవి ఏంటంటే బిర్యానీసు పలావులు మాంసాహారాలు చాపలు ఇలాంటి వాటిల్లో అలాది అవి కనుక మసాలా దినుసులు కలిపి చేస్తే ఆ వంట చాలా అద్భుతంగా ఉండుద్ది రుచిగా ఉండుద్ది అది కూడా కొన్ని కొన్ని మసాలాల వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఆరోగ్యా ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఒక వాడతాము వా వాడడం వల్ల కుడా దానికి రుచీ పెరిగుద్ది మనకు ఆరోగ్యము కూడా వస్తుంది దాని వల్ల కొబ్బరి వాడతాం మసాలా దినుసులు వాడతాము చక్కెర చక్కెర మాత్రం కొంచెం తక్కువగానే వాడతాము ఎందుకంటే ఈ మధ్యకాలంలో చక్కెరలు తగ్గించమని చెప్పేసి అంటున్నారు చక్కెర నూనె ఉప్పు ఇవి తగ్గించమంటున్నారు కాబట్టి అన్నీ కూడా సమపాలలో మాత్రమే వాడతాము ఎక్కువ ఎక్కువ ఏసేసి ఎక్కువెక్కువ చేసేసేసి చేయడం మాత్రం అయితే చేయము దానివల్ల కూర కూరలేంటి లేతే బిర్యానీ అన్నాలు ఏంటి అన్నీ కుడా మంచి అద్భుతంగా రుచిగా తయారవుతయి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్ద వాళ్ళు ఇష్టంగా తింటారు బయట బయటలాగా అన్నీ కల్తీగా అయితే చేయం కాబట్టి ఇంట్లోనే కాబట్టి కొంచెం ధైర్యంగా మనం తినవచ్చు తినగలము కూడా అందువల్ల ఇంట్లో అన్నీ మసాలా దినుసులు కొబ్బరి ఇవన్నీ కలుపుకొని మిక్సీ బట్టి వాటిని ఒక మిశ్రమంగా తయారు చేసుకుని వంటలో వాడుకుని వా చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది రుచికి రుచి సా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాటిని వాడుతాం మేము వాడి పదార్థాలను తయారు చేస్తాము పన్నీర్ కర్రీ మీల్ మేకర్ ఇలాంటి వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు చెక్కా లవంగాలు అనేది ఏయకుండా అనేది కూర చేయలేము అవి చేయడం వల్ల వాటికి ఇంకొంచెం మంచి రుచి వస్తుంది వాసనా వస్తుంది అన్నీ వస్తాయి దాని వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తినాలి కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా అన్నీ కలిపి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి అన్నీ కలిపి చేస్తామన్నమాట